ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చాలామంది రెడీమేడ్ డ్రెస్సులు కొనుక్కోవడానికి బాగా మంది ఇష్టపడతారు రెడీమేడ్ డ్రెస్సులకి కూడా బాగా ధర ఉంటాయి అలానే కాకుండా కొంతమంది ఎక్కువ ఫ్యాషన్ పీపుల్ రెడిమేట్ దస్తు దుస్తులే కాకుండా ఏదయినా కొత్తగా ట్రై చేయాలని చె చెయ్యాలని చెప్పేసి వాళ్ళు అల్లిన కుట్టిన బ బస్ బట్టలను కూడా కొనుకుంటున్నారు ఈ అల్లిన కుట్టిన బట్టలకి కూడా బాగా డిమాండే ఉంది ప్రస్తుతం ఉన్న కాలంలో ఆ ఇప్పుడు అసలు ఇప్పుడు ప్రతీ ఒక్కరూ అసలు అన్నీ ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయని చూడడం లేదు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ని బట్టే వాళ్ళు ఒక పర్స ఒక పర్సన్ని జడ్జ్ చేస్తున్నారు ఆ ఎందుకంటే ఇప్పుడు ఏదయినా మనము ఫస్ట్ పర్సన్ని చూడగానే మనకు అప్పియర్ అయ్యేది డ్రెస్సింగ్ సెన్స్ కాబట్టి ఇప్పుడు మార్కెట్లో బట్లు దుస్తులకే బాగా డిమాండ్ ఉంది చేతితో తయారు చేసిన బట్టలకు అయితే ఇంకా బాగా డిమాండ్ ఉంది ఆ ఇప్పుడు చేనేత వర్కర్లని డెవలప్ చేయాలని ఉద్దేశంతో గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెడుతుంది అందువల్ల కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది అన్నీ రకాల దుస్తులకు బాగా డిమాండ్ పెరిగిపోయింది ఇప్పుడు చాలా మంది వేసిన డ్రెస్లు వేయట్లేదు ఎక్కువ వేరే డిఫరెంట్ టైప్స్ జిప్ దుస్తులు వేయటానికే ప్రయత్నిస్తున్నారు